పంచాయితీ నిధులు అన్నీ పంచాయతీ తీర్మానాల ప్రకారం సర్పంచ్ ఉపయోగించాల్సి ఉంటుంది సర్పంచ్ చెక్కులు రాయవచ్చు అండ్ స ధన చెక్కులలో ఏదైనా తేడా వస్తే ఆ సర్పంచ్ యొక్క కండిషన్స్ని తొలగించాల్సి తొలగించేస్తారు అండ్ గ్రామపంచాయతీలో ఇంటి పన్ను నీటి పన్ను భవన నిర్మహిస్త నిర్వహిస్తున్న వారు దానికి ఛార్జెస్ కట్టాల్సి ఉంటుంది అండ్ నగలపై వడ్డీ ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి ఇలాంటివి అన్నింటి వాటికి బిల్ని పే చేసేది గ్రామ పంచాయతీలో వాళ్ళు నిధులు వేస్తారు